తెలుగు భాష నాకు చాలా ఇష్టమైన భాష ఎందుకు అంటే కొన్ని కొన్ని మాటలు చాలా మర్యాదపూర్వకంగా ఉంటాయి అవునా అండి అలాగా అండి ఓహో ఆ ఇలాగ ఎదుటి వ్యక్తిని మర్యాద ఇచ్చి మాట్లాడాలంటే నిజంగా మనం తెలుగులో మాట్లాడినప్పుడే ఆయనకి పూర్తిగా మర్యాద ఇచ్చి మాట్లాడగలిగినట్టు అనిపిస్తుంది ఎందుకు అంటే ఆ చెప్పురా పోరా అని మాట్లాడినా కూడా కలుపుగోలుతనంగా గౌరవంగా మర్యాదగా ఎదుటి వ్యక్తితో మాట్లాడాలి అంటే మన తెలుగులో ఉన్న పదాలు మాత్రమే మనం ఉపయోగించాలి అలాంటి ప్రత్యేక లక్షణాలు ఉన్న భాషే తెలుగు భాష కాబట్టి వీటన్నిటినీ మనం గుర్తు పెట్టుకొని మనం ఎప్పుడైనా సరే ఎలాంటి టైంలోనైనా అస్సలు మిస్ అవ్వకుండా తెలుగులోనే మాట్లాడాలి మనం తెలుగులో మాట్లాడినప్పుడే మనకి మంచి పేరు వస్తుంది ఎదుటి వ్యక్తిని గౌరవ మర్యాదలతో మాట్లాడినట్టు అవుతుంది కాబట్టి ఎప్పటికీ కూడా మన మాతృభాష తెలుగును మనం మర్చిపోకూడదు